మీరు ఎప్పుడైనా ఒక గేమింగ్ సమూహం లేదా బందు కట్టలో భాగంగా ఉన్నారా ఆ అనుభవం ఎలా ఉండింది నేను ఒక గేమ్ లో సమూహంగా ఉన్నాను ఆ గేమ్ పేరు వచ్చి క్రికెట్ క్రికెట్ గేమ్ లో నేను సమూహంగా బందు కట్టలో ఉన్నాను నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం నేను నా చిన్న వయసు నుండి క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఇప్పటివరకు కూడా నేను క్రికెట్ ఆడడం మాని వేయలేదు కంటిన్యూ గా నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను అందులో ఉన్న అనుభవం చాలా గొప్పది ఆ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పటికీ తీరలేని లోటుగా మనము భావించవచ్చు ఇలా ఇది ఇది ఒక గేమ్ దీనిలో క్రికెట్ లో గెలుపు ఓటములు సహజమే కానీ ఇది ఒక ఎమోషన్ ఎమోషనల్ గేమ్ అని మనము చెప్పుకోవచ్చు